స్కూల్స్లో ఏమేమి విషయాలు బోధిస్తున్నారు అని అంటే ఇప్పుడు చదువు ఒకటే బోధిస్తున్నారు అండి నాకు తెలిసినంతవరకు ఏమో ఇప్పుడు కొన్ని కొన్ని స్కూల్స్ లో అయితే ఇప్పుడు మనం ఏ ఎక్స్ట్రా కర్కులర్ ఆక్టివిటీస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మనం ఫీజ్ అనేది కట్టాలి ఎక్స్ట్రా ఫీజు అనేది కంపల్సరిగా కట్టాలి ఇప్పుడు మనం షటిల్ ఆడుకునే లేకపోతే ఏమన్నా క్యారమ్స్ నేర్చుకుంటున్నా ఏం నేర్చుకుంటున్నా సరే వాటిల్ని నేర్చుకుంటున్నారంటే మీరు మాకు అమౌంట్ కట్టండి అలాంటివి ఏం వద్దురా బాబు చదువు ఒక్కటే కావాలి అని అనుకున్న పేరెంట్స్కి అయితే ర్యాంక్ ర్యాంక్ ర్యాంక్ ఇవే కాని మనం పెద్దవాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళతో ఎలా మసలుకోవాలి లేకపోతే వేరే పనులు చేసిన వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి ఇంట్లో మన తల్లిదండ్రులకి ఎలాంటి సహాయం మనం చేయాలి అని చెప్పేసి ఏ స్కూల్లో నేర్పియట్లేదండి సబ్జెక్ట్స్ ప్ర ప్రకారంగా సబ్జెక్ట్స్ ఒకటి చెప్పించుకుని ఓకే మాకు మాకు ఇచ్చిన శాలరీ కి మేము న్యాయం చేసిన సబ్జెక్ట్స్ చెప్పాలి అని అంతే అంతే చెప్తున్నారు కానీ బయట జరుగుతున్న సిచువేషన్స్ ఇలా ఉన్నాయి సో మీరు ఇలా ఉండకూడదు మీరు ఇలా చేయాలి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని ఇలాంటివి ఏమీ స్కూల్లో నేర్పియట్లేదండి వాళ్ళకి కావాల్సింది ర్యాంకు పేరు అంతే మా మా స్కూల్కి ఇంత ర్యాంకు వచ్చింది ఇలా వచ్చింది అని అంటారు కానీ వాళ్ళు ఎలా మసులుకోవాలి పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇస్తే వాళ్ళు తర్వాత వాళ్ళు పోసిషన్ ఏంటి తర్వాత ఒక ఏ పని చేస్తే మన లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అంటే స్కూల్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది కాబట్టి మనకి ఒక ఫౌండేషన్ బేస్ కాబట్టి అది స్ట్రాంగ్గా ఉంటే మిగతా కెరీర్ మొత్తం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది చదువు మీదే కాకుండా మిగతా అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే కొంతమందికి చెస్ మీద లేకపోతే కొంతమందికి సింగింగ్ మీద లేకపోతే కొంతమందికి డాన్స్ మీద అలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి టాలెంట్స్ అన్నిటిని ఎంకరేజ్ చేయాలి అంటే పిల్లల్లో ట్యాలెంట్ ఏంటి అని చెప్పి వాళ్ళు గమనించి వాళ్ళు ట్యాలెంట్స్ అనేవి పెంచాలి కానీ ఉన్న ట్యాలెంట్స్ని తొక్కిసి ఓన్లీ చదువు ప్రకారమే పెంచ పెంచుతున్నారు ఇప్పుడు అయితే ఓన్లీ చదువు చదువు అని ఫోకస్ చేస్తున్నారు అలాంటిది ఏం కాకుండా ఇప్పుడు స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ ఉంది చదువు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇలాగా ఫ లేకపోతే వేరే అదర్ కరికులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు మంచిగా స్కూల్స్లో డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట